నేను నాలుగు రోజుల క్రితం నాకు ఇంట్లోకి కావలసిన సౌండ్ బాక్సులు కొనుగోలు చేశాను అవి నాకు నా కుటుంబ సభ్యులకు బాగా నచ్చాయి ఎందుకంటే అది సౌండ్ చాలా బాగా వస్తున్నాయి ఇంట్లో టీవీకి కనెక్ట్ చేస్తే చాలా బాగా పనిచేస్తున్నాయి అంతే కాకుండా తక్కువ ధరలో లభ్యం కావడం విశేషం నాకు చాలా నాణ్యమైన సౌండ్ సిస్టమ్ దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాను